తెలంగాణలో బిజినెస్ కల్చర్ ఇంకా ప్రాంతంలో ఉన్న బిజినెస్ కల్చర్ మొత్తం ఇండియాలో కూడా ఉండడంలో కొన్ని విశేషాలు చాలా ఉన్నాయి మన తెలంగాణలో ఎట్లా అంటే ఇక్కడ తెలంగాణలో మెయిన్గా ఇచ్చేది కల్చర్ కల్చర్ అండ్ ట్రెడిషన్కే ఎక్కువ ఇస్తారు తెలంగాణలో బిజినెస్ కల్చర్లో ట్రెడిషన్ అండ్ కల్చర్కి ఒక డీప్ కనెక్షన్ అనేది ఉంటది ఎట్లా అంటే మన తెలంగాణ వాళ్ళు మన పరంపరలని మర్చిపోకుండా బిజినెస్ని చేసేవారు బిజినెస్ని చేసే వరకు వెళ్ళిపోతారు ఎట్లా అంటే ట్రెడిషనల్ వాల్యూస్కి కూడా మోడర్న్ బిజినెస్ ప్రాక్టీసెస్కి ఒక ఇంటిగ్రిటీ అయి ఉంటది

ఇంకా తెలంగాణలో అగ్రికల్చర్ అనేది మెయిన్గా మెయిన్ రోల్గా ఉంటుంది కాకపోతే అది బిజినెస్ కిందికి రాదు కాకపోతే మెయిన్గా అయితే తెలంగాణలో వచ్చేది అగ్రికల్చర్ ఎట్లా అంటే తెలంగాణలో అగ్రికల్చర్ ముఖ్యంగా బిజినెస్ని ఇంఫ్లుయెన్స్ చేస్తుంది లైక్ అగ్రికల్చర్లో కూడా మనం బిజినెస్ చేయొచ్చు ఎట్లా అంటే ప్యాడీ కాటన్ మిర్చి ఇట్ల టర్మరిక్ ఇంకా వేరే క్రాప్స్ కల్చివేషన్స్కి సూటబుల్ ల్యాండ్స్కున్న ఏరియాలో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కొన్నుంటాయి లైక్ ట్రేడింగ్ ప్రాసెసింగ్ చేస్తూ అంటే ఆ అగ్రికల్చర్కు ఏమేమి కావాలో అలాంటి బిజినెస్లు చేస్తూ ఉంటారు లైక్ వేరే కంట్రీ వేరే స్టేట్స్తో పోల్చుకుంటే నాకు తెలిసి తెలంగాణలో మన అగ్రికల్చర్కి సంబంధించిన సంబంధించి ఎక్కువ బిజినెస్ చేస్తుంటరు ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్గుండేది అగ్రికల్చర్ మాత్రమే ఇంకా ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్కు పాటు మనకు మాడర్న్ టెక్నిక్స్ని కూడా ఇంక్లూడ్ చేసి

ఇంకా సైబ్రాబాద్ ఏరియాలో మల్టీలేషనల్ కంపెనీస్ ఉంటాయి ఐటీ పార్క్స్ ఐటీ పార్క్సు అండ్ ఎక్కువ స్టార్టప్స్ చాలా ఉంటాయి ఎట్లా అంటే మోడర్న్ బిజినెస్కి కల్చర్ని ఎక్కువ ఇవ్వడానికి ఇంకా ఐటీ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్స్కి సపోర్ట్గా ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ పాలసీస్ కూడా ఉంటాయి ఇంక ఇక్కడ మనకు రీజనల్ బిజినెస్ కమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి లైక్ తెలంగాణలో కొన్ని స్పెసిఫిక్ బిజినెస్ కమ్యూనిటీస్ పర్మనెంట్గా ఉంటాయి ఎట్లా అంటే ఎవరు చేస్ ఎక్కువ ఎవరు చేస్తారు అంటే లైక్ ఇక్కడ క్యాస్ట్ అనేది ఉంటుంది లైక్ రెడ్డీస్ ఆర్యాస్ వైశ్యాస్ ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు బిజినెస్ గ్రూప్స్ని బేస్ అయి ఉంటయి

ల్యాండ్ పూలింగ్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ బిజినెస్ని ఆ టైం